ఊపిరి అనేది మన మనసుకు చాలా ఉపయోగకరమైనదిగా ఉంటుంది ఎందుకంటే ఊపిరి ఉంటే మన మనిషి అన్నోడు ఉంటుంది దాన్ని ఎప్పుడు అదుపుగా తీసుకోకూడదు అది ఒక మన పాత్ర కింద వహించాలంటే దాన్ని ఎప్పుడు మనం అదుపుగా చేసుకోకూడదు సహాయం గురించి చర్చించగల ఇంకా దాన్ని ఎలాగ మెరుగుపరుస్తాం అంటే ఊపిరి ఊపిరి అనేది మనసుకు చాలా ఉన్నతమైన లక్ష్యంగా ఉంటుంది అది అది మనం చెప్పలేనంత విధంగా ఉంటుంది ఊపిరి యొక్క అదుపుని యొక్క దానిని ఊపిరి అనేది మనిషి ఊపిరి ఉంటే మనిషి అన్నవాడు ఉంటాడు అది అందరికి తెలిసిన విషయమే మళ్ళీ ఊపిరి అనేది మెరుగుపరచడం కంటే కొంతమందికి ప్రాబ్లమ్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఊపిరి పీల్చాల అన్న చేయాలన్న అదుపుగా ఎప్పటికి తీసుకోకూడదు ఊపిరిని ఎప్పుడు దాన్ని అలానే ఉంచుకోవాలి అదుపుగా ఉన్న క్షణంలో దాన్ని మనం మెరుగుపరుస్తు ఉంచుకోవాలి ఎందుకంటే ఊపిరి అనేది అందరికి చాలా ముఖ్యమైన పాత్రగా వహించాలి వాళ్ళ జీవితంలో అనగా ఇతరుల ప్రాణాలకు చాలా ఉపయోగపడుతుంది ఊపిరి